వ్యాకరణం నిర్మాణం అంటే సాంకేతిక అంశాలతో పాటు రచనలోని సృజనాత్మక భాగాన్ని ఎలా సమతుల్యం చేస్తారు ఏదైనా క్రియేటివ్ రైటింగ్ కోర్స్ చేశారా అని అడుగారు కదా నాకు భాష నమూనాన్ని నేర్పించారు కాబట్టి నేరుగా క్రియేటివ్ రైటింగ్ కోర్సులేమీ చెయ్యలేదు కానీ చాలా పుస్తకాలు కథలు కవితలు చదివాను వాటి ద్వారానే వ్యాకరణం నిర్మాణం సృజనాత్మకత గురించి తెలుసుకున్నాను నాకు తెలిసినంతవరకు వ్యాకరణం నిర్మాణం అనేవి ఒక పునాది లాంటివి అవి ఉంటేనే మనం స్పష్టంగా సరైన భాషలో రాయగలం సృజనాత్మకత అనేది మన ఆలోచనలని భావాలని కొత్తగా ఆసక్తికరంగా వ్యక్తి వ్యక్తీకరి వ్యక్తీకరించేే విధానం నేను రాసేటప్పుడు ము ముందుగా వ్యాకరణం రాస్తాను